స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం నాకు నేన్ చాలాసార్లు టీవీలో కానీ మిస్ అయితే వార్తలు కానీ న్యూస్లో కానీ చూస్తూ ఉంటాను మ్యాచ్ అంటే చాలా నాకిష్టము టి ట్వంటీ నెక్స్ట్ జరగబోయే టి ట్వంటీ కానీ మ్యాచి విరాట్ కోహ్లీ అందుబాటులో లేరు అని చెప్పారు ఆ విధంగా వార్తలు వస్తూ ఉంటే చాలా నాకు హర్ట్ అయ్యేది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ నేను ఎప్పుడప్పుడు నేను న్యూస్ అప్డేటెడ్ చాలా చూస్తా ఉంటాను మ్యాచ్ లాంటి చాలా స్పోర్ట్స్ నాకు ఇంట్రెస్ట్ నేను చాలా సార్లు స్పోర్ట్స్ మ్యాచ్ చూడకపోయినా టెలికాస్ట్ కానీ న్యూస్ది కానీ ఆడియో కానీ ఈ విధంగా సంభాషణను చాలా ఫాలో అవుతున్నాను సరే టీవీకి కరెంట్ లేకపోయిన సరే నేను ఎఫ్ఎం ద్వారా కానీ చాలా పత్తి డెయిలీ హంట్ న్యూస్ కానీ చాలా నేను ఫాలో అవుతా ఉంటాను బ్రేకింగ్ న్యూస్ నేను ఎప్పడివప్పుడు అప్డేట్ అవుతానాను మ్యాచ్లో బ్రేకింగ్ న్యూస్ అయితే రోహిత్ శర్మా కానీ విరాట్ కోహ్లీ కానీ చా ఫాన్స్ నేను వాళ్ళిద్దరు లేకపోతే మ్యాచ్ చాలా ఇంట్రస్ట్ ఉండదు సరే ఒకే ఆ విధంగా రావడం వల్ల సోషల్ మీడియాలో చాలా సరే అదంతా ఫేక్ న్యూస్ కాబట్టి నాకు చాలా నేను ఫాలో అవ్వను స్పోర్ట్స్లో చాలా ఇంట్రెస్ట్గా ఉండేది టి ట్వంటీ మ్యాచ్ అంటే టి ట్వంటీ మ్యాచ్ అయితే ఇరవై ఓవర్లో అయిపోతుంది సరే ఫిఫ్టీ ఓవర్స్ చాలా వరల్డ్ కప్ అని సరిగ్గా ఇంట్రెస్ట్ లేక పోయింది బట్ ఏమైనా స్పోర్ట్స్లో స్పోర్ట్స్గా తీసుకోవాలని నా ఉద్దేశం తాజాగా ఇప్పుడు వార్తల్లో ఈ విధంగా ఇండియా ఓడిపోవడం ఆస్ట్రేలియా పైన గెలవడం చాలా సోషల్ మీడియాలో

ఏ విధంగా వార్తలు వింటాము ఏ విధంగా ఫాలో అవుతాము అని చేస్తుంటే నేను లైవ్ టెలికాస్ట్ కానీ సోషల్ మీడియా కానీ చాలా సందర్భాల్లో నేను ఫాలో అవుత ఉంటాను క్రికెట్ అంటే చాలా ఇష్టం నాకు విరాట్ కోహ్లీ అయితే చాలా యంగెస్ట్ యంగెస్ట్ ప్లేయరు కోహ్లీ ఉన్నా జట్టు చాలా చాలా యంగెస్ట్ ప్లేయరు సో కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేయరు వాళ్ళు ఉంటే మ్యాచే ఏదైనా సాధ్యం పడదు సో అందువల్ల స్పోర్ట్స్ తీసుకున్న సుభమ్గల్లీ విరాట్కోహ్లీ రోహిత్శర్మ రవీంద్ర జడేజా ఈ విధంగా లైవ్ స్ట్రీమ్గా లైవ్గా వాళ్ళు మాట్లాడేది కానీ వాళ్ళు స్పోట్గా మాట్లాడేది కానీ నేను ఫాలో అవుతూ ఉంటాను నాకు చాలా కృష్ణ క్రికెట్ అంటే ఇష్టం హాట్స్టార్లో కానీ లైవ్ చూడడం చాలా అరుదైన ఉత్సాహాన్ని కలిగిస్తాయి స్పోర్ట్స్ పరంగా అయితే నాకు చాలా ఇంట్రస్ట్గా ఉంటుంది కాబట్టి ఇండియన్ హెచ్డి చాలా హ్యాపీ గా మ్యాచి నేను చూస్తాను ఎంజాయ్ చేస్తాను సో క్రికెట్ అయితే నాకు టి ట్వంటీ మ్యాచ్ కన్నా టి ట్వంటీ మ్యాచి చాలా ఇంట్రస్ట్ గా నచ్చి చూస్తూ ఉంటాను